డ్రైవర్గారు నన్ను మా ఇంటి దగ్గర మొదలుకొని నేను విజయవాడలో మీకు ఎక్కడైతే దింపమన్నానో నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు జాగ్రత్తగా తీసుకోచ్చారు దానికి మీకు ఎంతో ధన్యవాదాలండీ మీ డ్రైవింగ్ కూడా చాలా బాగా చేశారు చాలా జాగ్రత్తగా అలాగే ఎటువంటి గతుకులు గోప్పుల్లో పెట్టకుండా మెల్లగా అలాగే నేను చెప్పిన సమయానికి నన్ను తీసుకొచ్చినందుకు మీకెంతో ధన్యవాదాలండీ నేను ఇంకొకటి ఏమిటంటే మీ దగ్గర గమనించింది మీరు నేను నాకు విజయవాడ కొత్త అని మీకు తెలుసు నేను తీ తీసుకువెళ్ళమన్న ప్రతి సందులోకి తీసుకెళ్ళారు నాకు కావాల్సిన చిరునామ అదే అడ్రస్ దగ్గర దింపడం జరిగింది కాబట్టి మీరు నాతో ప్రవర్తించిన విధానం కూడా నాకు చాలా బాగుందండి మీరు నాతో ఎంత విసిగించిన విసుక్కోకుండా ఎంతో గౌరవంగా అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నన్ను తీసుకొచ్చి నన్ను చేరవలసిన చోటికి చేర్చారు దానికి మీకు ఎంతో ఋణపడి ఉంటాను అలాగే నేను మీ దగ్గర నేర్చుకున్నదేంటంటే ఎదుటివారి దగ్గర ఎప్పుడూ చిరాకు పడకూడదు మనం చేసే పనిలో మనము ఏదైతే చేస్తున్నామో అది స సవ్యంగా సక్రమంగా చేయాలనేది నేర్చుకున్నాను మీరు ఎటువంటి చిరాకు కానీ అలాగే నన్ను కోపడ్డం కానీ అడ్రస్సు తెలియకుండా ఎలా ఎక్కారని ఇలాంటి మాట్లేమీ నేను అసలు మీ దగ్గర వినలేదు రాలేదు దానికి నాకెంతో సంతోషంగా ఉందండీ మీరు చిరాకు పడకుండా నేనెక్కడికైతే తీసుకెళ్ళమన్నానో అక్కడ వరకు తీసుకొచ్చి మరీ నన్ను తిప్పారు దానికి మీకు నిజంగానే నేను ధన్యవాదాలు చెప్పాలి ఇలాగే మీరు ఉంటే కనుక మీకు ఈ ట్యాక్సీ అనేది బాగా తిరుగుతుందండీ మీది మీకింకా మంచి మంచి కస్టమర్లోస్తారు మీరు ఇలాగే ఉండండి మారకండి మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటే కనుక మీకు కస్టమర్లు కూడా మీకు మళ్ళీ మళ్ళీ మీ ట్యాక్సీ ఎక్కాలని అనుకుంటారు నేను కూడా మళ్ళీ ఎప్పుడైనా పడితే కనుక ఎక్కడికైనా వెళ్ళాలంటే మిమ్మల్నే బుక్ చేసుకుందామని నేను నిర్ణయించుకున్నాను మీకు మీ మీ యొక్క వ్యక్తిగత అలాగే మీ యొక్క మంచితనానికి నాకు ధన్యవాదాలు చెప్తున్నానండీ